సార్ ఇది డాక్టర్ విజయ్ క్లీనికేనా సార్ ఇక్కడ నేను శ్రీరామ్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను హైదరాబాద్ నాకు ఒక టూ డేస్ నుంచి చాలా ఫీవర్గా ఉందండి ఏమైనా మెసిన్ మెడిసిన్ చెప్తారా లేకపోతే హాస్పిటల్ దగ్గరికి రమ్మంటారా అంటే ఫీవర్ చాలా ఎక్కువగానే ఉంది వామిటింగ్స్ కూడా అవుతున్నాయి జరా మొత్తం నీరసంగా ఉందండి సార్ ఈ క్లినిక్ ఎక్కడ సార్ అది కొంచెం అడ్రస్ చెప్తారా

లేవలేక కొంచెం లేవలేక పోతున్నా సార్ మొత్తం నీరసంగా అయిపోయినా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి ఫీవర్ కూడా చాలా ఎక్కువగా ఉంది

ఓకే సార్ అడ్రస్ అయితే మీరు నెంబర్ పెడతారా సార్ వాట్సాప్లో ఎప్పుడు రమ్మంటారు సార్ మరి ఎప్పుడు రమ్మంటారు సార్ మరి క్లినిక్ టైమింగ్స్ ఏంటి సార్ మళ్ళీ కొంచెం అటు ఇటు అయిన కానీ టైం అయిపోతుంది కదా మళ్ళీ మీరు క్లోజ్ అయిపోతుంది టెన్ టు సిక్స్ టైమా సార్ ఓకే సార్ మేము వచ్చి వచ్చి కలుస్తాను సార్ అక్కడికి ఉంటారుగా మీరే ఉంటారా లేకపోతే వేరే ఏమైనా నర్సులు ఇట్లా ఉన్నారా ఓకే సార్ నేనూ నేను వచ్చి నేను వస్తాను సార్ అక్కడికి పెట్టండి సార్ లొకేషన్ పెట్టండి నెంబర్ నుంచి వచ్చి కలుస్తాను